నేను మీషోలో ఒక వస్తువును బుక్ చేశాను అది ఏంటి అంటే ఒక చీర ఆ చీర నలుపు రంగు అలాగే వాటిపైన బంగారపు రంగు పూసలు అతికించి ఉంటాయి ఆ చీర నాకు రాగానే నాకు చూడగానే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకు అంటే అది చూడగానే కళ్ళకి ఎంతో ఆకర్షణీయంగా చాలా అందంగా అంటే చాలా అందంగా కనిపించింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ చీర చాలా బాగుంది అనేసి అన్నారు దాని దాని అందం చూడగానే ఎందుకో తెలియదు నాకు చాలా ఆనందం చాలా ఉత్సాహం వెంటనే కట్టేసుకోవాలి అనేంత ఆనందం వచ్చింది మా ఇంట్లో కూడా అందరూ అది చూసి చాలా మెచ్చుకున్నారు మా ఇంటి పక్క వాళ్ళు అది చూసి బుక్ చేసుకున్నారు కూడా అది ఎందుకో తెలియదు చాలా సాఫ్ట్గా ఉంది చీర దానికి కట్టగా కుట్లు అవన్నీ కూడా చాలా అందంగా వేశారు అది అలా అంతేకాకుండా కలరు కూడా ఒకసారి ఉతికినా సరే రెండవసారి పోలేదు రెండవసారి కూడా అలాగే ఉంది అది నేను అలాగే కట్టుకుందాం అనేసి కట్టుకున్నాను మా వాళ్ళందరూ చూడగానే చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అనేసి అడుగుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా ప్రోడక్ట్ అది చాలా బాగుంది కాబట్టి నేను ఆ ప్రోడక్ట్కి చాలా ఎక్కువగా స్పందించాను